హలో ఎవరు అమ్మా నమస్తే అమ్మా నేను డాక్టర్ ఎమ్ వేదమూర్తిని థర్టీ ఇయర్స్ అమ్మా ఏంటి అమ్మా ప్రాబ్లెమ్

ఆహా

ఆహా ఆ ఆహా అమ్మా ఆహా అమ్మా మీ వెయిట్ ఎంత ఆహ మీ ఏజ్ అమ్మా

మీ ఆహారపు అలవాట్లు కొంచెం చెప్తావా ఎక్కువగా ఏది తీసుకుంటావు ఆ కొంత ఇంకా తీసుకోవాలి అమ్మా దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఈ ఏజ్ వాళ్ళకి ఇలా రావడం కొద్దిగా రేరు ఇది ఎక్కువగా ఏంటంటే రక్తహీనత వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి ముఖ్యంగా బి విటమిన్ కాని సి విటమిన్ సంబంధించినవి ఐరన్ ఎక్కా ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవాలి ఆకుకూరలు ఆకుకూరలు దంపుడు బియ్యం దంపుడు బియ్యం అలాగే సిట్రీ సిట్రిక్ ఆసిడ్ ఉన్నటువంటి ఆ జామకాయలు నిమ్మ బత్తాయి ఇటువంటి ఫ్రూట్స్ తీసుకోవాలి అమ్మా ఆకుకూరలు తీసుకోవాలి అమ్మా కాయగూరలు ఎక్కువ తినాలి అమ్మా పప్పులు ఎక్కువ తినాలి అమ్మా దీనికి సంబంధించి నేను డైజెషన్కు ఒక టానిక్ రాస్తాను ఆ టానిక్ని కూడా వాడుతూ ఈ ఆహారపు అలవాటులలో కొంచెం మార్పు చేసుకోవాలి అమ్మా నువ్వు మంచి ఆహారం తీసుకోవాలి అలాగే ప్రతి రోజు పాలు గుడ్డు తీసుకుంటే మంచిది మనం మెడిసిన్ కా ద్వారా కాకుండా మన ఆహరం ద్వారానే మనం దీనికి సంబంధించి డెవలప్ చేసుకుంటే నీకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ క్లియర్ అవుతాయి అమ్మ ఆ ఓకేనా అర్ధం అయ్యిందా అమ్మా ఓకే వెరీ గుడ్